మొక్కలు మేము ఎటన్నా ఊరికి పోతే మంచిగా నీళ్ళు పోసిపోతాం ఒక ఎనిమిది రోజులయ్యిందంటే ఎవరికైన చెప్తాం ఆళ్ళు చెప్పకుంటే మళ్ళా ఏం చేద్దాం కదా వాళ్ళు చెప్పకుంటే ఆళ్ళు పొయ్యకుంటే మళ్ళా ఫోన్ చేసి అడుగుతాం నీళ్ళు ఎట్టున్నాయి మరి దానికి మంచిగున్నాయా లేవా చెట్లుకని అడుగుతాం అడిగితే మంచిగానే ఉన్నాయంటేనేమో వాళ్ళనే పోయమంటాము కొ ఆరిపోయినట్టు ఉన్నాయంటేనేమో పైపు దానికెయ్యి ఇక్కడ బహిరంగ సబొత్తాది గదా పైపు దాంట్లో ఏయమంటే ఇగ అలొచ్చి ఏసిపోతారు మంచిగా అచ్చేవరకు నిగనిగుంటాయ్ చెట్లు మంచిగా పూలు పూస్తాయి అన్ని తీగలుంటాయి తోటకూరుంటది పాలకూర ఇంక మేము ముసలోళ్లమైతిమీ ఇంక ఏదో ఒకటి పెట్టుకుంటాం కూరకు ఎవరింటికి పోకుండా మంచిగానే ఉంటాయ్ నీళ్ళు అవిటికి ఈ పైపేస్తాము పైపేసి నీళ్ళు పెడితే ఇంక అవే మంచిగా పారతాయి మల్లుగట్టి మంచిగుంటాయ్